భారతీయ రవాణా వ్యవస్థ అనేది చాలా బాగున్నది అనే చెప్పవచ్చు కాకపోతే అది కొన్ని సవాలను ఎదుర్కొంటుంది ఎందుకంటే భారతదేశంలో వర్షాలనేవి ఎక్కువగా కురుస్తూ ఉంటాయి దాని ద్వారా ఎప్పటికప్పుడు రోడ్లనేవి దెబ్బ తింటూ ఉంటాయి అలాగే తీర ప్రాంతంలో ఉన్న రోడ్లు అయితే మరీ అద్వానంగా ఉంటాయి ఎందుకంటే తీరం ప్రాంతంలో ఉండడం వల్ల సముద్రం ముందుకు వచ్చిన ప్రతీసారి ఆ రోడ్డు అనేది పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాకుండా వర్షాలు వల్ల రోడ్లకి గుంటలవి పడి అవి మళ్ళీ మరమ్మత్తు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి భారతదేశంలో రవాణా వ్యవస్థ అనేది చాలా సమస్యలు ఎదుర్కొంటుందనే చెప్పాలి అంతేకాకుండా కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే రోడ్లనేది నాణ్యతగా వెయ్యకపోవడం వల్ల అక్కడ రోడ్లనేవి నాలుగైదు సంవత్సరాల్లోనే పాడైపోతూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు మనం రోడ్లు వెయ్యాలనుకున్నప్పుడు ఎండాకాలంలోనే మనం రోడ్లు వేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే ఆ కాలంలో వర్షం అనేది ఉండకపోవడం వల్ల రోడ్లనేవి సులభంగా వెయ్యవచ్చని కానీ ఎండాకాలంలో లేదా చలికాలంలో కూడా మధ్య మధ్యలో తుఫాన్లు అనేవి రావడం వల్ల ఈ రోడ్లు వేస్తున్నప్పుడు ఆ రోడ్లు అనేవి అందులో కొట్టుకపోవడం అనేది జరుగుతూ ఉన్నది వాతావరణ సమస్యల వల్ల కూడా రోడ్లనేవి పాడవుతూ ఉన్నాయి అలాగే కొన్ని ప్రధానమైన రహదారులను కలిపే కొన్ని రహదారులు మనకి తక్కువగా ఉన్నాయి దానివల్ల హైవేలు అనేవి తక్కువ అవ్వడం వల్ల మనకి ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుందనే చెప్పాలి కాబట్టి భారతదేశంలో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపరచడానికి మరిన్నీ హైవేసు మరిన్నీ రోడ్లు నాణ్యత గల రోడ్లు వేస్తూ ఉంటే మనకి ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు